హలో గుడ్ మార్నింగ్ అండి ఎవరండీ పద్మ వాళ్ళ ఫాదరా

అవును సార్ ఇప్పుడూ ఇప్పుడూ ఇప్పుడు నవంబర్ ఫోటీన్త్ ఉన్నాది కదా సార్ చిల్డ్రన్స్ డే ఇప్పుడు అనుయల్ డే ఇలాంటి వాటికి పాపకు డాన్స్ ప్రోగ్రాంలో డాన్స్లో సెలెక్ట్ అయింది మీ పాప ఇప్పుడు తనకి డ్రెస్సు కోడ్ ఉంటుంది సార్ ఆ డ్రెస్ కోడ్ కోసం ప్రతి ఒక్కరూ ఇప్పుడు మీ పాపతో పాటు ఇంకొక ఫైవ్ మెంబర్స్ ఉన్నారు డ్రస్ మేము సెలెక్ట్ చేసి ఇస్తాం సార్ దానికి అమౌంట్ అవుతుంది అవును సార్ ఇప్పుడు అందరికీ పిల్లలకి ఇప్పుడు ఒక చదువే కాకుండా ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ కానీ డాన్స్ కానీ ఇలాంటి వాటిలో కూడా పిల్లల్ని మనం యాక్టివిటీస్ చెయ్యించాలి సార్ అలా అయితే పిల్లలు చాలా మంచిగా చదువుతారు అలానే పిల్లలకి కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సార్ అమౌంట్ ఒకరికి థౌజండ్ రుపీస్ సార్ సార్ ఇప్పుడు వేరే స్కూల్ వాళ్ళలో ఇంక ఫోర్ థౌజండ్ ఫైవ్ హన్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలా తీస్కుంటున్నారు మా స్కూల్ వాళ్ళకు మాత్రమే మేము థౌసండ్తోనే ఫిక్స్ చేసాం లేదు సార్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఇవి కూడా యాక్టివిటీస్ పిల్లలతోని మేము చేయించాలి తగ్గేదెమీ ఉండదు సార్ ఫిక్స్ ఇక అందరికీ తోటి వాళ్ళ పిల్లలకి కూడా అంతే సార్ ఫిక్స్ థౌజండ్ రూపీస్ తగ్గించడం ఏం ఉండదు సార్ ఇప్పుడు మీ పాప డాన్స్లో ఉంది సార్ డాన్స్ పర్ఫెక్ట్గా చేస్తుంది ఇంకా స్పీచ్లు కానీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీసు ఇంకా వేరే భరతనాట్యం లాంటివి పిల్లలతోని స్కిట్లు మంచి దేశభక్తి స్కిట్లు ఇవన్నీ కూడా చెయ్యిస్తాం సార్ మీ పాప డాన్స్లో సెలక్ట్ అయింది ఇందులో కాబట్టి మీరు ఖచ్చితంగా తీసుకోవాలి సార్ డ్రెస్ అమౌంట్ కట్టేసెయాలి డ్రెస్ తీసుకోవాలి కోడ్ ఉంటుంది అందరికీ ఇస్తారవి ఏముండదు సార్ ఫిక్స్ దీంతో నాడువచ్చి అమౌంట్ కట్టేసి వెళ్ళాలి సార్ ఖచ్చితంగా మేము మాకు ప్రాసెస్ ఉంటుంది కదా సార్ తర్వాత మాకు ప్రాసెస్ ఉంటుంది డ్రెస్ సెలక్ట్ చెయ్యాలి అవన్నీ ప్రాసెస్ ఉంటాయి కదా మీరు తొందరగా అమౌంట్ కట్టేస్తే మేము పిల్లలకి తొందరగా డ్రెస్ తెప్పిస్తాం ఇప్పుడు మీకు రేపు వచ్చి స్కూల్కి వచ్చి కట్టి వెళ్ళండి సార్ డబ్బులు అంటే మేము డ్రెస్ తెప్పిస్తాం తొందరగా కొంచెం తెచ్చి ఇవ్వండి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్